నాకు పశువులు ఉన్నాయి అప్పుడే పుట్టిన పశువులకు సంరక్షణా మరియు ఆరోగ్యం ప్రధాన అంశాలుగా ఉండే రైతులు మరియు పశువైద్యలు జస్ట్ బోర్న్ అయిన ఆవుదూడను ప్రాథమిక సంరక్షణా చర్యలు జరుపుతారు శుభ్రత శుభ్రత అనేది చాలా ముఖ్యమైనటువంటిది దూడ పుట్టిన ఎమ్మటనే చేయాలి దూడ జన్మించిన తర్వాత దాని శరీరం మీద ఉన్న అవశేషాలను శుభ్రం చేయడం చాలా ముఖ్యం ఇది దూడను శుభ్రంగా ఉంచే సంక్రమణాలను రక్షించడానికి సహాయపడుతుంది నావిక్ పాలు జన్మించిన తర్వాత మొదట పన్నెండు గంటలు దూడకు తల్లి ఆవు రెండు నావిక్ పాలు ఇవ్వడం చాలా ముఖ్యం ఇవి దూడకు అవసరమైన రోగ నిరోధక శక్తిని అందిస్తుంది భద్రత దూడను శీతల సృష్టించిన మరియు రక్షిత ప్రదేశాల్లో ఉంచడం ఇది దానిని చలి మరియు ఇతర ప్రమాదాల నుండి రక్షించడానికి సహాయపడుతుంది ఆరోగ్య పరీక్ష జన్మించిన తరవాత దూడలో ఏ విధమైన అసా అసాధరణాలు లేదా సమస్యలు ఉన్నాయా చూడడానికి పశువువైద్యులకు సంప్రదించాలి టీకాలు మరియు వ్యాక్సినేషన్ దూడను వివిధ రోగాల నుంచి రక్షించడానికి అవసరమైన టీకాలు మరియూ వ్యాక్సినేషన్లు ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండాలి అప్పుడే దూడ మంచి ఆరోగ్యంగా మంచిగా ఉంటుంది ఈనుటకు సూచికలు ఈనుట సూచికలు రైతుకి తెలిసినట్టుగా ఉన్నట్లైతే ఏ సమయాల్లో పశువులకు వైద్యుని అవసరం కలుగుతుందో గుర్తించగలడు జననాంగాల నుండి శ్లేషవిసర్జన మరియు పొదువుగల బాధలో నుండి ఉండడం ఈనుటకు ముందు ఉండే సూచనలు అలాగే ఈను సమయంలో ఉండే సూచనలకు ఈను ప్రక్యర్యుల నుంచి సంచి కడుపునొప్పి మొదలవుతుంది సాధారణ దూడలకు ప్రసవించే పశువులతో నీళ్ళు సంచి కలి పగిలిన ముప్ఫై నిమిషాల నుంచి ఒక గంట లోపల ప్రసవం జరుగుతుంది అలాగే అప్పుడే పుట్టిన ఆరోగ్యవంతమైన దూడను సూచనలు అప్పుడే పుట్టిన ఆరోగ్యంతో సంబంధించిన సూచనలు డైరీ కలిసి ఉన్నట్టయితే అవసరమైన సమయంలో వెంటనే జోక్యం చేసుకోకూడదు అలాగే పాదాలు పశువు సాధారణ నడకా గణాంకం సమయమైనా వీపు భాగంలో నిలబడు మరియూ నడిచిచు బరువు నాలుగు కాళ్లపై సమానంగా మోయుచు కీళ్లను సులభంగా వంచుచూ పశువు కదుల్తున్నప్పుడు ముందు భాగం స్థిరంగా ఉండదు వెనక కాళ్ళ సాధారణ స్థానంగా కాళ్ళ గణాంకం అలాగే ఆర ఆహార సూచికలు ఆహార సూచికలు ఆహారాన్ని నిర్వహణను పోలుస్తాయి పాలిచ్చే దశ బట్టి పశువు మదర్ అన్యాసనం నిండు గణాంకం సరిగ్గా చూడాలి ప్రసవం సమయంలో శరీర స్థితి గణాంకం ఎలా ఉందో తెలుసుకోవాలి పేడ స్థిరత్వ గణాంకం మూడు ఉండవలెను అలాగే ఇంకా ఏమేం చూడాలంటే వేడి మీద ఒత్తిడి సూచికలు